నేను ఒక షాప్కు వెళ్ళి రెండో రకం క్వాలిటీలో చీరలు కొనడం అనేది జరిగింది అవి బయట వాళ్ళు వీళ్ళు చెప్పింది విని అక్కడికి వెళ్ళి నేను చీరలు కొనుగోలు చేయడమనేది జరిగింది కానీ ఏది ఏమైనా మొదటి ప్రోడక్టు మొదటిదే నండి ఎందుకంటే రెండో రకము చాలా తక్కువ క్వాలిటీ అక్కడక్కడ డ్యామేజెస్ ఉన్నాయి అలాంటి చీరలైతే ఇచ్చారండి అస్సలు బాగలేదు చీరలు అదీ వాటి క్వాలిటీ కూడా అసలే బాగలేదు నాణ్యత కానీ వాటి రంగు కానీ అసలు బాగలేదండి చాలా వాటి రంగులు కూడా అక్కడక్కడ వెలిసిపోయినట్టు గట్టా ఉన్నాయి కొనుగోలు అయితే చేసాం కానీ అసలే సంతృప్తయితే లేదండి అనవసరంగా వచ్చామా అని అనిపించింది ఇంకా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఎవరు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కాకుండా మనకి నచ్చినివి కొనుక్కుంటే చాలా మంచిది చీరలైతే అసలు బాగలేదండి వాటిలోని నాణ్యత కానీ ఆ రంగులు కానీ అసలు బాగలేదండి అక్కడక్కడ డ్యామేజ్లు కూడా వచ్చినాయండి చీరలయితే అసలేమి బాగలేదు